తెలుగు భాష ద్రావిడ భాష కుటుంబానికి చెందిన ఒక భాష ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో అధికారిక భాష ఈ రెండు రాష్ట్రాల్లోని సుమారు ఎనభై మిలియన్ల మంది తెలుగు మాట్లాడతారు తెలుగు భాష యొక్క చరిత్ర చాలా పురాతనమైనది ఇది సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం ఉద్భవించింది తెలుగు భాష యొక్క మొదటి రూపాల శాసనాల్లో కనిపిస్తాయి

పన్నెండవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం వరకు కొనసాగింది ఈ దశలో తెలుగు భాషలో అనేక క్రొత్త పదాలు మరియు వాక్యా సంస్కృతులు ప్ర ప్రవేశించాయి మూడవ దశలో తెలుగు భాష ఒక సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన భాషగా అభివృద్ధి చెందింది ఈ దశ పదిహేడవ శతాబ్దం నుండి ప్రస్తుతం వరకు కొనసాగుతుంది ఈ దశలో తెలుగు భాషలో అనేక క్రొత్త సాహిత్యం కళలు మరియు సంస్కృతి రూపాలు అభివృద్ధి చెందాయి తెలుగు భాషలో అభివృద్ధి చేయడానికి అనేక కారకాలు దోహదపడ్డాయి వాటిలో భారతదేశంలోని ద్రావిడ భాషల మధ్య సంబంధాలు శాసనాలు సాహిత్యం మరియు ఇతర రచనల ద్వారా తెలుగు భాష యొక్క అభివృద్ధి తెలుగు ప్రజల మధ్య సామాజిక మరియు సాంస్కృతిక సంబంధాలు తెలుగు భాష ఒక సుసంపన్నమైన మరియు వైవిధ్యమైన భాష ఇది భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన భాషలలో ఒకటి